నాకు అన్నిటికంటే క్రికెట్ ఆడటం అనేది ఎక్కువ ఇష్టం నాకు అది ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడిని మా ఇంటి ప్రక్కన ఒక పెద్ద ఖాళీ స్థలం అనేది ఉంటూ ఉంటుంది దాంట్లో ఎక్కువ ఏదైనా సెలవు అయితే చాలా మంది పిల్లలు వచ్చి ఆ యొక్క ఆటను ఆడేవారు ఎందుకంటే ఆదివారం మొత్తం అదే విధంగా శనివారం సాయంత్రం కూడా చాలా జనంతో అది కళకళలాడుతూ ఉండేది అదే విధంగా దాని ప్రకారమే నాకు చూసి నేను కూడా వారితో ఆడాలనిపించి నేను కూడా వెళ్ళేవాడిని అందువలన నాకు ఆయొక్క క్రికెట్ అంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది ఎక్కడ క్రికెట్ ఆడినా నేను వెళుతూ వారితో ఆడుతూ ఉండేవాడిని అలాగే దాంతోపరంగా అలాగా కొన్ని రోజులు గడిపిన తరువాత కొంచెం ఎదిగిన తరువాత నాయొక్క స్నేహితులతో కలిసి నేను కూడా నాకు సమయం దొరికినప్పుడల్లా నేను క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడిని చాలా నచ్చేది ఎందుకంటే ఖాళీ సయ సమయంలో క్రికెట్ ఆడటానికి అని నేను వెళ్ళడం అనేది నాకు ఎంతో ఆ యొక్క నా యొక్క బాడీకి నా యొక్క శరీరానికి ఒక చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగించడం అనేది అవుతుంది అలాగే మంచి వ్యాయామం కూడా అయినట్టు అది ఉంటూ ఉంది ఎందుకు అనగా ఎప్పుడు ఆయొక్క ఆట ఆడినప్పుడు నా యొక్క శరీరం మొత్తం నలిగి అలాగే వంగుతుంది కాబట్టి దానివల్ల నాకు ఆయొక్క క్రికెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నా యొక్క శక్తి పెరుగుతుంది తెలివి పెరుగుతుంది అలాగే ఆట ఆడినప్పుడు నా యొక్క ఉత్సాహం కూడా పెరుగుతూ వస్తుంది దాన్నిబట్టే నా యొక్క ఇష్టమైన ఆట ఏంటి అంటే క్రికెట్ అని చెప్తాను దాని తరువాత ఇంకా ఏంటంటే షటిల్ బ్యాడ్మింటన్ అనేది నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కానీ నాకు ఈ యొక్క బాడ్మింటన్ అనేది ఎదిగిన తరువాత మా యొక్క ఇంటి ప్రక్కన ఇది కూడా ఒక ఖాళీ స్థలంలో కొంత మంది ఆ క్రీడాకారులు వచ్చి అక్కడ నేర్చుకుంటూ ఆడుతూ ఉండేవారు నేను వారితో సమయాన్ని గడిపే వాడిని ఖాళీ సమయంలో వారు దాదాపు రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా ఆడుతూ ఉండేవారు వారికి ఇష్టమైన ఆట అది అలాగే దాని ద్వారానే నేను వెళ్ళి అక్కడ కూర్చోవడం వారితో పాటు గడపటం సమయాన్ని దాని ద్వారా నేను మెల్లమెల్లగా నేర్చుకోవడం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు అది కూడా నాకు చాలా బాగా నచ్చే విధంగా మారిపోయి నాకు అది చాలా ఆసక్తికరంగా చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా నచ్చుతుంది నాకు ఇష్టమైన ఆటలు ఇప్పుడు ఏవి అని అడిగితే నేను మొదట క్రికెట్ అని చెప్తాను రెండవది ఏంటి అంటే ఈ యొక్క బ్యాడ్మింటన్ అని చెప్తాను ఈ రెండు కూడా ఆడేటప్పుడు చాలా ఉత్సాహంగా చాలా సరదాగా ఉంటున్నాయి అదే విధంగా చాలా ఆనందిస్తాము చక్కగా అందరితో పాటు కలిసి అందరితోపాటు నవ్వుకుంటూ ఆడుతూ మనం ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవడం అనేది జరగడం వల్ల అది చాలా మనస్సుకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము ఎందుకంటే మనం బయట చాలా చాలా పనులు వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతాము కొంత కొంత కొంత అయినటువంటి ఇబ్బందికి గురవుతాము కానీ ఇటువంటి ఆటలు ఆడటము వల్ల చాలా చక్కగా మన బాడీ నాకు శరీరము ఒక మృదుమైనటువంటి శరీరము చాలా చక్కగా తయారవుతుంది దీని వల్ల మనం పొందేటటువంటి మంచి ఆరోగ్యం కాబట్టి నాకు ఈ రెండు ఆటలు అంటే నాకు చాలా ఇష్టం